నమస్కారం అండి ఎవరు కావాలి ఆ అలాగా అండి లోపలికి రండి వచ్చి కూర్చోండి నేను కూడా చాలా రోజులుగా ఒక ఇన్సూరెన్స్ పాలసీని తీసుకుందాము అనే అనుకుంటున్నాను చెప్పండి వాటి గురించి కొంచెం చెబితే నేను తీసుకుందాము అనే అని అనుకుంటున్నాను మా కుటుంబంలో ఒక నలుగురం పిల్లలు ఇద్దరు మా ఆవిడ నేను ఉంటాము అండి అలాగే అండి అంటే ఇప్పుడు మా పిల్లల పేరునా పాలసీ సాధారణంగా ఎన్ని సంవత్సరాలు కట్టాలి అండి మనం ఆ పాలసీ పూర్తయ్యే వరకు కట్టాలా అండీ డబ్బులు మొత్తం పాలసీ పూర్తయిన తరువాత మనకి డబ్బులు ఎన్ని రోజుల్లో ఇస్తారు అండి మనం కట్టే దానికి వడ్డీ ఎంత పడుతుంది సరేనా అండి నేను ఒక మంచి రోజు చూసి మిమ్మల్ని పిలుస్తాను మీ నెంబర్ ఇచ్చి వెళ్ళండి